నేను మా పిల్లల చదువుల కోసం చిన్నప్పుడు మా బాబు ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను వైజాగ్ లోనే ఉండిపోయాను వాళ్ళ చదువులకి ఎటువంటి ఇబ్బంది కాకూడదు వాళ్ళు రేపు పొద్దున ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మా వారు వేరే దగ్గర ఆ జాబ్ చేస్తారు కానీ నేను మాత్రం పిల్లల కోసమని హాస్టల్స్ లో వాటిలో వేయకుండా పిల్లలకోసమని వైజాగ్ లోనే ఉండిపోయాను వాళ్ళ దగ్గర ఉండి చదివించుకున్నాను వాళ్ళు మా బాబు టెన్త్ క్లాస్ కూడ మంచి మార్కుల తో పాస్ అయ్యాడు తరువాత ఇంటర్ కూడ మంచి మార్కులతో పాస్ అయ్యాడు తర్వాత జేఈ అడ్వాన్స్డ్ మంచి ర్యాంక్ సాధించి ఐఐటి మెడ్రాసులో కెమికల్ ఇంజనీర్ సీట్ వచ్చింది మా అబ్బాయికి నేను దానికి చాల గర్వపడతాను మా పిల్లల కోసం నేను ఉండిపోయి వాళ్ళ కోసం చేసుకున్నందుకు అది మా పిల్లల విజయం కన్నా నా విజయంగానే నేను గర్విస్తాను నేను గర్వించ దగిన విజయం ఇదే మా పిల్లల విష్యంలో నేను నేను ఉండి వాళ్ళను చేసుకున్నందుకు వాళ్ళు ఇంత ఉత్తమ స్థాయిలోకి వెళ్లినందుకు నేను చాల గర్వపడుతున్నాను